హలో

చెప్పండి నమస్కారం చెప్పండి ఏంటండి ఒకసారి మళ్ళీ చెప్పండి ఏంటి మ్యామ్ ఎగ్జామ్ టైంలో మీరు ఫిఫ్టీన్ డేస్ లీవ్ తీసుకుంటే ఎలా కుదరదు కదా అలా అంటే ఎలా అండి ఆల్రెడీ మేము అలా అంటే ఎలా అండి ఆల్రెడీ మీ బాబుకి ఇప్పటికి చాలా లీవ్స్ ఉన్నాయి ఎగ్జామ్ టైం మీ బాబు పెర్ఫార్మెన్స్ కూడా సరిగా లేదు ఎగ్జామ్స్ టైంలో మీరు ఇప్పుడిప్పుడు లీవ్ తీసుకుని మేము వెళ్తామంటే కుదరదు కదా అలా అంటే ఎలా అండి మాకు మళ్ళీ మా ప్రిన్సిపల్ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి ఈసారి ఏ పిల్లలకి మేము లీవ్స్ ఇవ్వకూడదు అని చెప్పి మీరు ఏమో ఇప్పుడు ఎగ్జామ్స్ పీక్ ఎగ్జామ్స్ ఉన్న టైంలో కాల్ చేసి లీవ్స్ అంటే మేము ఎలా ఇవ్వ మా రూల్స్ అన్నీ ఒప్పుకోదు అండి అవ్వదండి ఈసారి అవ్వ అవ్వదండి ఇట్లా మీరు ముందే ప్లాన్ చేసుకున్నప్పుడు చూసుకోరా హాఫ్ ఎర్లీ ఎగ్జామ్స్ ఏ టైంలో ఉంటున్నాయి ఏ మంత్ ముందు చూసుకునే కదా మీరు ప్లాన్ చేసుకోవాలి ఎగ్జామ్స్ టైంలో మీరు తీసుకు వెళ్తా బాబుని లీవ్స్ అంటే మళ్ళీ ఇవ్వరండి అలా అంటే మీ మీదే మీరు కదండి మీ మీ పిల్లల ఫ్యూచర్ని చూసుకోవాలి మీరు ఎప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ టైంలో తీసుకు వెళ్తా అంటే ఎలా కుదురుతుంది ముం ముందే మాకు మళ్ళీ రీఎగ్జామ్స్ పెట్టేంత ఛాన్స్ కూడా ఉండదు మళ్ళీ మనం ఆ పేపర్స్ కరెక్షన్ చేయాలి చాలా ఉంటుంది కదా మీరు ఈ టైంలో తీసుకు వెళ్తా అంటే ఎలా ఓకే అండి తీసుకోండి మళ్ళీ కరెక్ట్ టయానికి పంపించండి